హలో

గుడ్ ఈవెనింగ్ మ్యామ్ చెప్పండి అవును మ్యామ్ అవును మ్యామ్ ఉంది మ్యామ్ కాస్ట్ స్టా స్టార్టింగ్ ఫోర్టీ థౌజండ్ మ్యామ్ అవును మ్యామ్ మ్యామ్ రీసెంట్గానే వొచ్చింది కొత్త న్యూ మోడలున్నాయి మ్యామ్ క్లియర్గా ఉన్నాయి టూ ఇయర్స్ మ్యామ్ మ్యామ్ హైదరాబాదులో హైటెక్ సిటీ సైడు మియాపూర్ కేపిహెచ్బీ ఉంది మ్యామ్ మ్యామ్ అంటే టైమ్ ఎప్పడు ఎప్పుడు వస్తారు మ్యామ్ ఓకే మ్యామ్ షాప్ టెన్ ఏఎమ్కి ఓపెన్ చేస్తరు మ్యామ్ ఓపెనింగ్ టైమ్

మ్యామ్ ఇప్పుడు రీసెంట్గా లేవు మ్యామ్ స్టాక్ మేం మీరు తీసుకుంటారంటే తెప్పిస్తాం మ్యామ్ అంటే అమౌంట్ ఎంత పెట్టి తీసుకుంటారు మ్యామ్ స్టార్టింగ్ సెవంటీ మ్యామ్

అంటే మనం పెట్టినట్టుంటుంది మ్యామ్ మన షాప్లో అయితే సెవంటీ నుంచి ఉంది మ్యామ్ మంచి ఫీచర్స్తోటి నైన్టీయా మ్యామ్ ఓకే మ్యామ్ నేను తీసుకొస్తాను మ్యామ్ మ్యామ్ ఓకే మ్యామ్ ఈ నంబర్కే లొకేషన్ పెట్టాలా మ్యామ్ ఒక రోజు మీరు ఐఫోన్ తీసుకుంటారా లేదా వన్ ప్లస్ మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఐఫోన్ అయితే వన్ మంత్ తర్వాత తీసుకుంటారా ఓకే మ్యామ్ అలాగే తెప్పించి పెడుతాం మ్యామ్ రేపు వస్తారు కదా ఈ నంబర్కే లొకేషన్ పెట్టాలా మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యు మ్యామ్ థ్యాంక్స్